అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి తెలుసుకుందాం పొట్టి శ్రీరాముల పూర్వికులు ఒకప్పటి నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతీయులు ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో నివసిస్తున్నారు వ్యాపారరీత్య మద్రాస్లో స్థిరపడ్డారు శ్రీరాములు గారు గురవయ్య మహాలక్ష్ముల దంపతులకు మద్రాసులో పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటిన జన్మించారు మద్రాసు బొంబాయి నగరాలలో విద్యాభ్యాసం చేశారు తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం కూడా చేసుకున్నారు బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా ఉద్యోగంలో చేరి అక్కడే నివాసం ఉన్నారు విశ్రాంతి వేళల్లో అక్కడ పనిచేస్తూ కార్మికుల యోగక్షేమాలు విచారించేవారు పేదవారి కష్టాల్లో పాలుపంచుకునేవారు ఇతరుల కోసం ఏదో ఒకటి చేయాలని తపించేవారు గాంధీజీ బోధనలకు శ్రీరాములు ఆకర్షితుడు అయ్యాడు బోధనలనే వీరిని భారత స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించాయి ఆయన చేస్తున్న ఉద్యోగం వదిలి సభారత ఆశ్రమంలో చేరారు రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని ఆరు నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు ఉద్యోగం వదిలేసి ఉద్యమంతో భాగంగా ఖ్యాతిపరిచారు ఖాదీ ప్రచారం మద్యపాన నిషేధం నిమజ్జన జాతులను దేవాలయ ప్రవేశం వంటి సాంఘిక సేవ కార్యక్రమాలను చేపట్టారు ఆంధ్రులు తమిళులు కలిపి ఒకే రాష్ట్రం ఉండటం వల్ల తెలుగువారు అనేక ఇబ్బందులు పడటం మీరు గమనించారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల పదకొండు నుండి ఎన్నో సభలు సమావేశాలు సమావేశాలు తిరునామళాలు జరుగుతున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఒక అమూల్య త్యాగం అవసరమని దృఢంగా నిశ్చయించుకున్నారు నెల్లూరులో ఆత్మీయులకు సూచనాప్రాయంగా తన సంకల్పాన్ని చెప్పి మద్రాసు బయలుదేరారు ఈయన పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ మంగళవారం తూర్పున సూర్యుడు ఉదయించేసరికి ఆకాశవాణి వార్త ఆశనిపాతంల నలుదిశలు ధ్వనించింది ఆ వార్తకు తెలుగు నేల దృవించింది తెలుగు ప్రజలు గుండెకోతను తట్టుకోలేక విలవిలలాడిపోయారు గతరాత్రి సరిగ్గా పదకొండు ముప్పై నిమిషాలకు శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రాణవాయువులు అనంత ఆకాశంలో కలిసిపోయాయి అన్నది ఆ వార్త ఎవరా పొట్టి శ్రీరాములు అంటే ఆయన ఒక స్వాతంత్ర పోరాటుడు స్వాతంత్ర పోరాటంలో మన అందరి కోసం పోరాడిన ఒక అమరజీవి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తు ప్రకటించే వరకు నా దీక్ష ఆమరణాంతరం కొనసాగిస్తాను అని ప్రకటించి పంతొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై రెండున ఆదివారం ఈయన శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు ఆంధ్ర ప్రాంతమంతా సభలు సమావేశాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం ఊపందుకుంది రోజులు గడిచే కొద్దీ వారి ఆరోగ్య పరిస్థితి అంతకంతకు దిగజారింది సత్యాగ్రహి లేక లేక మాట్లాడలేని స్థితికి వచ్చారు అయినా ఢిల్లీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందంగా కూర్చుంది ఆ సమయంలో పదహైదు పన్నెండు పంతొమ్మిది వందల యాభై రెండవ తేదీ రాత్రి పదకొండు ముప్పై నిమిషాలకు శ్రీరాముల హృదయ స్పందన ఆగిపోయింది వీరి ప్రాణత్యాగం ఒక దావాలనంగా ఆంధ్ర ప్రాంతం అంతటా వ్యాపించింది ప్రతి ఆంధ్రుడు ఒక అగ్నికీలగా మండసాగాడు ఆంధ్ర ప్రాంతం అంతటా హర్తాళ్ళు ఆందోళనలు అట్టడిగిపోయింది ఈ మహా జంగురాగాతంలో మూడు రోజుల పాటు సాగింది ఆంధ్రరాష్ట్రం ఇస్తున్నాం అని నెహ్రూ ప్రకటించే వరకు సాగింది శ్రీరాములు గారు ఆంధ్రుల చిరకాల స్వప్నం కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా వదిలేసి చిరస్మరణీయులయ్యారు ఆ సమయంలో ఒకటి పది పంతొమ్మిది వందల యాభై మూడున కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయింది శ్రీరాములు గారు మన ఆంధ్రులకు అమరజీవి అయ్యారు ఇలాంటి గొప్ప వీరులు మన భారతదేశంలో ఉండి మన భారత దేశంలో స్వాతంత్రం తీసుకోరావడానికి చేసిన పోటాలని చూస్తే మనలాంటి యువకులకు చాలా గర్వంగా ఉంటుంది అదేవిధంగా మనం వీరిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని పోరాటాలు మంచి కొరకు చేస్తే మనకు చాలా లాభదాయకంగా మన వారందరికీ చాలా ఆనందంగా మన భవిష్యత్తు వాళ్ళకి మనం ఆదర్శంగా ఉంటామని మేము కోరుకుంటున్నాము